ఒక వృత్తిగా చేపలు పట్టడానికి ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే అవి సముద్రాలల్లో నదులల్లో గంగలో గోదారిలో దొరికే ఒక అదేంటిది ప్రాణ ప్రాణుల్లాగా ఆర్గానిజమ్స్ అని చెప్పుకోవచ్చు ఇది ఆసక్తికరమైన విషయం ఏంటంటే నీటిని మనం ఎప్పుడు నమ్మొద్దు అలానే గంగా గోదారి ఇలాంటి ప్రాజెక్టులకు వేటకు వెళ్తారు ప్రాణాలకు తెగించి మరీ తీసుకురావడం అనేది సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రొఫెషన్స్ డిఫరెంట్ ఇందులో ఆసక్తికరమైంది ఏంటంటే ఒక పెద్ద సముద్రం ఒక పెద్ద గోదావరి చుట్టూ తీసుకుంటే చేపల కోసం వారు మధ్య దాక వెళ్తారు అది ప్రాణాలకు తెగించెళ్ళడమంటే అది చాలా ఆసక్తికరం మరియు గొప్ప విషయం మళ్ళా వాటిని పట్టుకొని వాటి మీదనే బతకడం మరి దానికోసం గాలాలు చాలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరే వేరే పనులు చేసి మరీ వాటిని పట్టడం అంటే అది చాలా గొప్ప విషయం అది మిగతా వాటికి ఏ విధంగా విభిన్నమైంది అంటే ఉంటాయి రకరకాలైన కులాలు ఉంటాయి దాంట్లో బెత్తవాళ్ళు బెత్తవాళ్ళు అంటే చేపలు పట్టే వాళ్ళు గొప్ప గానీ కానీ నీళ్ళలోకి వెళ్ళి అంటే వాళ్ళు డైలీ వాళ్ళ ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారు అని అర్థం అట్ల చేసి మరి వాళ్ళు వాళ్ళ వృత్తిని కొనసాగించడం అంటే ఇది ఏ వృత్తైనా నార్మల్గా వాళ్ళ వృత్తే కాక నార్మల్గా బతకడం వాళ్ళ కులవృత్తి అయిపోయింది కాకపోతే బెత్త వాళ్ళ వరకొస్తే అలా కాదు ఎందుకంటే వాళ్ళు డైలీ పోయినప్పుడల్లా వాళ్ళ ప్రాణం రిస్క్లో ఉన్నట్టే ఎందుకంటే వాటర్ అనేది ఎప్పుడు వాటి ఫ్లో పెరుగుద్దో ఎప్పుడు తగ్గుద్దో చెప్పలేం ఆ లచ్చన్లో కొట్టుకుపోయేటివి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ప్రాణాలకు సైతం తెగించి చేసే వృత్తి కాబట్టి అది మిగతా అన్ని వృత్తులలో కంటే చాలా భిన్నమైనది వాళ్ళ ప్రాణాల్నే పణంగా పెట్టి మరి ఇది చాలా ఆసక్తికరమైన డైలీ వాళ్ళ కడుపు నింపుకోనీకి చేసే వృత్తి ఇది చాలా ఆసక్తికరం అలా చేయడం